నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అందులో భాగంగా పూలు పండ్లు కూరగాయలు ఇలా అన్ని రకాల మొక్కలను పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఆ పెంచే మొక్కలను వాస్తు ప్రకారంగా పెంచితే ఇంకా ఇష్టం సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతీ ప్రాణికి వాస్తు చాలా అవసరం మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం ఖచ్చితమైన దశ దిశ తెలుసుకుని మనం నడుచుకుంటే అన్నీ శుభ ఫలితాలే వస్తుంటాయి ఇంట్లో మొక్కలని పెంచుకొనేవారు సింహ ద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయడం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకొనేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కులలో ఏ చెట్లను పెంచాలి ఈ ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు తులసి బిల్వం ఒమ్మి ఉసిరి వేప సరస్వతి మొక్క బ్రహ్మ కమలం రుద్రాక్ష మరువం దవనం పున్నాగ కదంబం మొదలైన దేవతా మొక్కలని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు ఎన్ని మొక్కలు నాటినా ఫలితం ఉండదు అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగడం ప్రారంభిస్తాయి వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్కి కనీసం ఐదు అడుగుల దూ దూరంలో నాటాలి తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి ఎట్టి పరిస్థితులలో నేల మీద నాటకూడదు పడమర లేదా దక్షిణ వాకిళ్ళ ఇళ్ళలో తులసి కోట గుమ్మానికి ఎదురుగా ఉండాలి ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసి కోట ఉండాలి ఈశాన్యంలో తూర్పులో ఉత్తరాన తులసి కోట కట్టకూడదు ఈ దిశల్లో కుండీలలో కూడా తులసిని పెట్టరాదు ఇక ద్రాక్ష బొప్పాయ కొబ్బరి మామిడి దానిమ్మ బత్తాయి నారింజ పనస నిమ్మ మునగ సపోటా జామ ఇలా చాలా రకాల ఫలం మొక్కలని ఇంటి ఆవరణ మొత్తంలో ఎక్కడైనా పెంచవచ్చు కాని ఉత్తర దిశలో ఖాళీ తప్పక వదలాలి ఈశాన్యం భాగం ఏక బరువును కూడా మోయకూడదు అంటారు అంటే అంత తక్కువ బరువు కూడా అ దిశలో ఉంచకూడదని అర్దం అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి కొబ్బరి చెట్టు నైరుతి దిశలో పెంచాలి వీలు కాకపోతే ఆగ్నేయం వాయవ్యంలో పెంచటం ఇబ్బందికరం కాదు బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచటం లక్ష్మీ ప్రదం దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం పూల కోసం పూల మొక్కలని కుండీలలో పెంచుకొనేవారు కుండీలని ఇంటికి దక్షిణంలో పడమర రై నైరుతి ఆగ్నేయం వాయవ్యంలో ఉంచవచ్చు తూర్పు ఉత్తరం ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీలో కలిపి పెంచరాదు పాలు కారే చెట్లు ముళ్ళ చెట్లు గోరింట జువ్వి చింత మర్రి కుంకుడు మునగ నేరేడు రేగు జీడిమామిడి పోక అవిసె మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సపరేట్గా కాంపౌండ్ వాల్ని కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకు సంబంధం లేకుండా ఉండాలి దానిలోకి వెళ్ళే గేటు కూడా ప్రత్యేకంగా ఉండాలి ఇలా చేయటం వలన ఇంట్లో నివసించే వారికి మేలు జరుగుతుంది